హలో హలో శ్రీ బాలాజీ హోమ్ నుంచి మాట్లాడుతున్నాం అండి అవును నేను ఓనర్ మాట్లాడుతున్నాను నమస్తే చెప్పండి ఏమి కావాలి ఓకే అండి మీకు ఏమి కావాలన్న ఈడ దొరుకుతుంది అండి ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ ఎక్స్ట్రా అన్నీ ఉంది ఫ్రిడ్జు టీవీ వాషింగ్ మిషన్ ఏమి మీకు ఒక టన్లో కావాలా లేదా రెండు టన్లో కావాలా ఏసి అన్నీ మన దగ్గర దొరుకుతుంది అండి ఓకే అండి

మన దగ్గర టీవీ దగ్గర దగ్గర ముప్పై వేలు నుంచి యాభై వేలు దాకా ఉంది ఫ్రిడ్జ్లు అయితే ముప ముప్పై వేలు నుంచి అరవై వేలు దాకా ఉంది ఏసీలు ఇరవై వేలు నుంచి నలభై వేలు దాకా ఉంది మీకు ఎంత కావాలన్న అంత ఉంది మీ సౌకర్యం బట్టి తీసుకోవచ్చు ఏంటి చెప్పినాను కదండి మీకు ఎంత కావాలనో వచ్చి ఈడ చూసుకొని ఇరవైలో ఇరవై వేలు నుంచి నలభై వేలు దాకా ఉంది మీకు ఏది నచ్చితే తీసుకొనిపోండి మన దగ్గర ఆఫర్సు అన్నీ కూడా ఉంది మీరు వచ్చి చూసుకొని మీకు ఏది నచ్చితే తీసుకొనిపోండి ఓకే అండి రండి థ్యాంక్ యూ ఓకే అండి